నా పేరు సుధీరండీ నేను డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నాకు జాబ్ రాక చాలా సంవత్సరాలు ఖాళీ గానే ఉన్నాను ఆ టైంలో అందరూ అడిగేవారు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అప్పుడు ఎం చెప్పాలో తెలీదు అందరికి స్మైల్తోనే సమాధానం చెప్పేవాడిని ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ మొత్తం మారిపోయింది నా నా నా జీవితంలో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత నేను అనుకున్నది కొనుక్కుంటున్నాను నేను అనుకున్న విధంగా ఉండాలనుకుంటున్నాను అది కేవలం విజయ ఆ ఆ అది రావడం వల్లే అది రాకపోయుంటే చాలా ఇబ్బంది పడేవాడిని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దానివల్ల మాత్రమే వచ్చింది లేకపోయుంటే ఇప్పటికీ ఎవరినోకరిని ఏదో ఒకటి అడుక్కోవలసి వచ్చున్డేది లేకపోతే చాలా డిఫ్ చాలా డిఫ్ డిఫికల్ట్ అయిపోయేది సిట్యుయేషన్ ఇప్పడికే చాలా మంది మాట్లాడటం మానే లేకపోతే ఇంకా ఎక్కువ మంది మాట్లాడటం మానేసేవారు నేనైతే నా లైఫ్లో గర్వించతగ్గ విషయం అదే మా ఫ్రెండ్స్ నుంచి ఏమైనా కాంప్లిమెం గుడ్ కాంప్లిమెంట్స్ వస్తే అదిమా అప్పుడు మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అథర్వైజ్ నేను అంత హ్యాపీగా ఏం ఫీల్ కాను ఇదే నా లైఫ్లో గర్వించతగ్గ విజయం ఇంక ఇంకేమీ లేవు